హలో గుడ్ ఈవినింగ్ మ్యామ్ నేను శ్వేతని మాట్లాడుతున్నా యాక్చువల్లీ మాకు ఒక వన్ వీక్ లీవ్ కావాలి మ్యామ్ సో అంటే మా సిబ్లింగ్ మ్యారేజ్ ఉంది సో ఒక వన్ వీక్ లీవ్ కావాలి అవును మ్యామ్ అర్థమవుతుంది బట్ అక్క మ్యారేజ్ ఉంది సో ఎస్ మ్యామ్ టైమింగ్ చెప్తారా ఓకే మ్యామ్ పని చెయ్యడానికి టైమింగ్స్ అడిగాను వర్క్ ఫ్రమ్ హోమ్ టైమింగ్స్ ఓకే ఓకే